భారతదేశంలోని ల్యాండు మార్కులు తూర్పు బంగాళాఖాతం పడమర అరేబియా సముద్రం ఉత్తరం హిమాలయ పర్వతాలు దక్షిణం హిందూ మహాసముద్రం కన్యాకుమారి అగ్రం భారతదేశమే గొప్ప పర్యాటక ఆకర్షణ వీటిల్లో ముఖ్యమైనవి కాశ్మీరు కాశీ పుణ్యక్షేత్రము మరియు పర్యాటక ప్రదేశము నైనిటాల్ మహారాష్ట్రలోని గోవా తమిళనాడులోని కోడైకెనాల్ ఊటీ ఆంధ్రప్రదేశ్లోని అరకులోయ మరియు నదులు నదీ తీరాలు సముద్రాలు సముద్రతీరాలు అడవులు జలపాతాలు పుణ్యక్షేత్రాలు అన్నీ ఆధ్యాత్మిక పర్యాటక చారిత్రాత్మక ఆకర్షణలే